మా గ్రామంలో అయితే వివిధ రకాల వ్యాపారాలు అయితే నిర్వహించడం జరుగుతుంది అండి ఒకటి కూరగాయల వ్యాపారాలు పళ్ళ వ్యాపారాలు ఈ పూల వ్యాపారాలు ఇవల్లి అంటే ఏంటి అంటే సాధారణంగా నిర్వహించబడే వ్యాపారాలు అండి ఇవి కాకుండా ఏంటి అంటే చేనేత వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాలు అలాగే మట్టితో చేసిన రకరకాల కుండాలు చేసిన వ్యాపారాలు అలాగే కళాత్మకమైన వస్తువులను వ్యాపారాలు వాటికి సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మా గ్రామంలో సాధారణంగా చేసే నిర్వహించే వ్యాపారాలు అండి ఇవన్నీ కూడా